భారతదేశ సంస్కృతి భారతదేశంలో వేరు వేరుగా ఉన్న అన్ని మతాలు వర్ణాలు కళల వర్గాల సమష్టి కలయిక భారతదేశంలోని భిన్న సంస్కృతుల ఏకత్వం భారతదేశంలోని వివిధ భాషలు మతాలు సంగీతం నృత్యం ఆహారం నిర్మాణ కళ ఆచారాలు వ్యవహారాలు దేశంలో ఒక్కో ప్రాంతానికి ఎంతో భిన్నంగా ఉంటాయి